తెలుగు భాష ఈ ప్రాంతంలో ఇతర భాషల అభివృద్ధిని అనేక విధాలుగా ప్రభావితం చేసింది ప్రధానంగా తెలుగు భాషలో పరభాష పదాల వాడకం పెరుగుదల భాష అంతరణం వంటి అంశాలు ఇతర భాషలపై ప్రభావాన్ని చూపాయి ఇంకా ఆధునిక ప్రసార మాధ్యమాలు సినిమాలలో ఇంగ్లీషు పదాల వాడకం పెరుగుదల భాషా ప్రణాళికలో మార్పులు వంటి అంశాలు కూడా తెలుగు భాషను ప్రభావితం చేస్తున్నాయి భాష ప్రణాళిక ద్వారా భాష విధానను మార్చడం భాష తీరులను ప్రభావితం చేయడం జరుగుతుంది ఈ విధంగా తెలుగు భాష ఈ ప్రాంతంలో ఇతర భాషల అభివృద్ధికి అనేక విధాలుగా ప్రభావితం చేస్తుంది తెలుగు భారతదేశంలోనే ముఖ్యమైన భాషలలో ఒకటి ఇది రెండవ అత్యధిక మాట్లాడే భాషగా ఉంది దీని ప్రాముఖ్యత మరియు అభివృద్ధి ఇతర భాషల పైన కూడా ప్రభావం చూపుతుంది తెలుగు సినిమాలు సాహిత్యం సంగీతం ఇతర భాషల్లోకి అనువదించబడుతున్నాయి తెలుగు భాషా శైలి ఇతర ద్రావిడ భాషలతో కలిసి అభివృద్ధి చెందుతుంది తెలుగు భాష అభివృద్ధికి అనేక నిధులు కేటాయించారు తెలుగు భాష తన విశటి విశిష్టతను కొనసాగిస్తూ ఇతర భాషల అభివృద్ధిలో కీలక పాత్ర పోషిస్తుంది